నా పీ ఎఫ్ చందాలలో వ్యత్యాసాలను కనుక్కున్నాను కావున నా పీ ఎఫ్ అకౌంట్లన్నీ ఏకీకృతం చేస్తారా అవసరమైతే నా యూ ఏ ఎన్ నెంబర్ మరియు నా అకౌంట్ నెంబర్ కూడా మీతో పంచుకుంటాను నా యూ ఏ ఎన్ ఏడు రెండు ఎనిమిది తొమ్మిది రెండు నాలుగు మరియు నా అకౌంట్ నెంబర్ నాలుగు ఏడు ఐదు రెండు తొమ్మిది ఎనిమిది మూడు రెండు ఐదు ఆరు ఏడు ఒకటి